ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రెసెంట్ జనరేషన్లో పిల్లలు ఎక్కువ ఆటలు ఆడలేకపోతున్నారు ఎవరు చూసినాగాని వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్స్ అనేటివి తప్పగా ఉంటున్నాయి వాళ్ళు కనీసం భోజనం చేసే టైంలో కూడా వాళ్ళకి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ తప్పనిసరి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి అలానే అలవాటు చేసారు వాళ్ళు ఎప్పటికి ఏడుస్తున్నపుడు మొబైల్ ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రిసన్నంగా ఉంటున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా ఏం తోచకా మొబైల్ ఫోన్ అనేది ఇస్తున్నారు కానీ దానివల్ల పిల్లలు ఎక్కువ ఇక బయట ఆడుకోలేక పోతున్నారు దానివల్ల వాళ్ళ ఇమ్మ్యూనిటీ పవర్ అనేది కూడా తగ్గుతుంది ఎందుకంటే మనం చిన్నపుడు ఎంత ఆడుకుంటే మనకు అంత ఎనర్జీ అనేది ఉంటుంది పెద్ద అవ్వతున్న కొద్ది కానీ పిల్లలు ఎప్పుడు అలా ఆడుకోవాలి అంటే మనం ఇతర పిల్లలని వీళ్ళని దగ్గరా చేర్చి అస్సలు ముఖ్యంగా మన మొబైల్ ఫోన్ అనేది వాళ్ళకి ఆ సమయంలో ఇవ్వకూడదు ఒకవేలా మనం ఈవెనింగ్ టైంలో అయినా గానీ మొబైల్ ఫోన్స్ అనేది పిల్లలకి ఇవ్వకుండా వాళ్ళని గ్రౌండ్ కన్నా ఎక్కడికన్నా తీసుకెళ్లి ఆడిపియ్యాలి చిన్న చిన్న ఆటలు